ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి మీ షాప్లో

రేట్లు ఎలా ఉంటాయి మీ షాప్లో ఉన్న ఫ్రూట్స్ ద్రాక్ష అర కేజీ ఎనభై ఆపిల్స్ కిలో నూట ఇరవై దానిమ్మకాయ కిలో నూట ఇరవై ద్రాక్ష ఎక్కువ ఉన్నది అయితే మీ షాప్లో రేటు సరే అయితే దానిమ్మకాయలు ఒక కేజీ ఇవ్వండి కేజీ ఎనభై సరే అయితే ఆపిల్స్ కిలో ఇవ్వండి దానిమ్మ దానిమ్మకాయలు కిలో ఇవ్వండి ద్రాక్ష కిలో ఇవ్వండి కిస్మిస్ ఉంటాయి కదా తీయగా ఉంటాయి తెల్ల ద్రాక్ష అవి నల్లగా ఉంటాయి తెల్లగా ఉన్నది ద్రాక్ష లేదంటారా అవి అరకేజీ

కే అరకేజీ ఇవ్వండి సరే అండి టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది చెప్పండి తీసుకోండి డబ్బులు అరకేజీ అరకేజీ మొత్తం మూడు సరే అండి తీసుకోండి మనీ సరే అమ్మ వస్తు ఉంటాను